మేము మా ఇంటి దగ్గర పూల మొక్కలు మరియు కూరగాయ మొక్కలు పెంచుతుంటాము ఆ కూరగాయ మొక్క మొక్కల్లో బెండకాయ వంకాయ తీగలల్లో చిక్కుడు కాయ బీరకాయ కాకరకాయ సొరకాయ మరియు పువ్వుల విషయంలో మల్లెతీగ బంతి చె బంతి పూ మొక్కలు ఇలా రకరకాలమైన మొక్కలు మరియు తీగలని పెంచుతుంటాము మాకు అవసరానికి తగ్గట్టు మేము మొక్కలు పెంచుతుంటాము ఎలా అంటే ఇప్పుడు స వాతావరణాన్ని బట్టి పంటలను మార్చుతున్నట్టే మొక్కలు కూడా మార్చుతూ ఉంటాము ఇప్పుడు కొన్ని ఋతువులలో అన్ని రకాల మొక్కలు బతకలేవు అలాంటి సమయంలో మొక్కలు చేంజ్ చేస్తూ ఉంటాము మరియు కూరగాయ మొక్కలు కూడా అలానే ఏ ఋతువులో అయితే ఎలాంటి మొక్కలు బతుకుతాయో అలాంటి వాటినే పెంచుతూ ఉంటాము పెంచిన ప్రతి ఒక్క మొక్కకు అవసరమైన ఎరువులు మరియు వాటికి సంబంధించిన రకంగా వాటిని పెంచుతూ ఉంటాము కొన్ని మొక్కల్ని ప్రతిసారి మార్చుతూ ఉండాలి లేకపోతే అక్కడ ఉన్న భూమిలో ఉన్న నాణ్యత తగ్గిపోతూ ఉంటుంది మరి ప్రతి ఒక్క మొక్కకు రోజు నీళ్ళు పోస్తూ ఎరువులు వేస్తూ మరియు ఆకులు కొన్ని మొక్కలకు ఆకులు తెంపుతూ ఉండాలి అలా అయితేనే కొత్త ఆకులు రావడానికి తోడ్పడుతుంది మరియు మొక్క అది కొన్ని తీగల్ని కిందనే వదిలిపెట్టకుండా వాటికి తోడ్పాటు కోసం వాటి పక్కనే కొన్ని కర్రలని నాటుతాము వాటి సహాయంతో తీగలు ఎత్తులోకి పెరగడానికి ఉపయోగపడుతుంది మొక్కల్ని కూడా సరిసమానమైన దూరంలో పెంచుతూ ఉంటాము అప్పుడే అన్ని మొక్కలకు సమానంగా అన్ని అందుతాయి వాటికి రోజూ క్రమబద్దంగా నీరు పోయడం లాంటివి చేస్తూ ఉంటాము